హలో గుడ్ మార్నింగ్ మేడం రూమ్స్ ఖాళీగా ఉన్నాయా మేడం ఏ రూమ్ ఖాళీగా ఉంది మేడం ఏ నెంబర్ రూమ్ ఖాళీగా ఉంది అంటే డబల్ రూమ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా మేడం సరే మేడం రెంట్ ఎంత మేడం రూమ్కి మన మేమ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలంటే ఎంత అవుతుంది డిస్కౌంట్ డిస్కౌంట్ ఏం లేదా మేడం అవునా మేడం సరే మేడం ఓకే మేడం మేము ఒక ఫోర్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాము కొంచెం మంచిగా డిస్కౌంట్ ఇస్తే మీ హోటల్లోనే ఉండాలని అనుకుంటున్నాము ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఉంటా మేడం